నేనూ ప్రయత్నించిన వంటకాల్లో నాకు అత్యంత గొప్ప సవాలుగా అనిపించింది బూరెలు వేయడం బూరెలు వేయడం అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే బూరెల పిండి నానబెట్టి దాన్ని పిండి పట్టించి మళ్ళీ మినపప్పు నానబెట్టి దాంట్లో శనగపప్పు నానబెట్టి ఇవన్నీ ప్రాసెస్ అన్నీ చేసినా కూడా నాకు బురెలు అనేటువంటివి చాలా కష్టంగా అని అనిపించింది ఇది పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న వంటకం అయినప్పటికీ కూడా నేను ప్రయ ఎంత ప్రయత్నించినా నాకు రాలేదు చివరకి నాకు అనుభవం ఏమి నేర్పించింది అంటే పెద్ద వాళ్ళని చూసి ఏదైనా అనుకరించాలి అని నేను తెలుసుకున్నాను నేను కానీ పెద్ద సవాలుగా అనిపించింది కానీ చివరికి నేను బురెలు వేయడం నేర్చుకున్నాను మినపప్పు నైట్ నానబెట్టి ఉదయ కాలమే వరి పిండి పట్టించి శనగపప్పుని బెల్లంతో దంచి దాన్నీ ఉండలుగా చేసి ఇలా చాలా టైమ్ టైమ్ ఎక్కువ సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ కూడా నేను బూరెలు చేయడంలో నేనొక అనుభవాన్ని మీకు చెప్పగలుగుచున్నాను